నా ప్రాంతంలో కొన్ని చిన్న స్థాయి స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి ఉదాహరణకు బేతంచెర్ల స్పోర్ట్స్ క్లబ్ ఒక ప్రజా ప్రతి ప్రాతినిధ్యం ఆధారిత యువత సంఘం ద్వారా నిర్వహించబడిన ఇక్కడ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ వంటి క్రీడలకు మొదలైన ఉన్నాయి కొన్ని క్లబ్బుల్లో చెస్ క క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ అవకాశం కూడా ఉంది అయితే ఆధునిక జిమ్ స్విమ్మింగ్ పూల్ లేదా కోచింగ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఇప్పటి వరకు అందుబాటులో లేవు స్థానిక యువత స్వయంగా వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని క్రీడలు కొనసాగిస్తున్నారు